చెప్పండి సార్ ఏమి ఏమిటి అండి కంప్యూటర్ ఏమిటి అండి ఏ వర్షను

మీకు పోయింది మానిటర్ అండి లేకపోతే ల్యాప్టాపు స్క్రీన్ అంటున్నారా ల్యాప్టాప్ స్రీన్ ఏ ఇయర్లో తీసుకున్నది అండి అది అయ్యో ఏమిటి అండీ కంపెనీ ఏమిటి అండీ అది ఏసర్ ఆ ఏసర్ వచ్చేసరికీ ల్యాప్టాప్ తీసుకొచ్చారండి ఒకసారి నాకు ఇవ్వండి ల్యాప్టాపు అబ్బో బాగా పోయిందండీ కీబోర్డు కూడా మార్చాలి ఇది మరి గట్టిగానే తగిలినట్టు ఉంది ఇది దీనికి వచ్చేసి మీకు ఇంచుమించు ఇది ఇప్పుడు దొరకదు కదండి ఐటము ఎక్కువ రేట్ చెప్తారండి మరి పర్లేదా ఇప్పుడు ఈ పీస్ దొరకదు కదండి ఇయర్ ఎప్పుడూ మళ్ళీ అడగాలి వాళ్ళని అల్రెడీ కేర్ వాళ్ళుకు అడిగి చేయించుకుంటారండి మళ్ళీ మనం మామూలుగా బయట దొరకవండి ఇవి మీరు కేర్కి వెళ్ళిపోయినా మీకు అదే చెప్తారు ఇక్కడైన అంతే అవుతుంది అప్పుడు అప్పుడు దొరుకుతాయండి అవునవును అది అప్పుడంటే మీకు ఇప్పుడు ఐదేళ్ళు తేడా అనుకోండి ఐదేళ్ళు తేడా అంటే ఏదైనా దొరుకుతాయి పోనీ ఓ పదేళ్ళయినా అనుకోవచ్చు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్లు చాలా వచ్చేశాయి కదండీ ఇంకేమి దొరకవండి మ్యాగ్జిమమ్ ఇప్పుడు మీరు కేర్కి వెళ్ళి అడిగినా అంతే అండి మరి నన్ను కనుక్కోమని అంటే నేను కనుక్కొని చెప్తానండి మీకు మ్యాగ్జిమమ్ ఉజ్జాయింపుగా చెప్పమంటే మీకు ఇంచుమించు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అవుతుందండి దీనికి ఇది మానిటర్ ఎలా అంటే అండి ఇది కీబోర్డు కనెక్షన్తో వస్తుందండి పాతవి ఇప్పుడు వచ్చేవి లేటెస్ట్వి అన్ని సెపరేట్గా వస్తున్నాయి అన్నమాట అవి డైరెక్ట్ మదర్ బోర్డ్ కనెక్షన్ నుంచి వస్తుందండి ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇది గట్టిగానే ప్రైస్ అయింది కదా ఎలా పడిందో మరి నాకు తెలియదు కదా ఓపెన్ చేసి ఒకసారి చూడాలండి మదర్ బోర్డు కూడా ఎక్కడైనా బ్రేక్ వచ్చిందా అది వస్తే మీకు ఇంకా కూడా ఎక్కువ అవుతుంది

అదేలేండి మ్యాగ్జిమమ్ మీకు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అవుతుందండి ఇంకా అంతకుమించి అంటే మీరు కేర్కి వెళ్ళినా ఇదే చెప్తారు ఇక్కడైనా అంతే అవుతుందండి లేదు లేదండి ఐదుకి ఐదుకి రాదండి అలా ఐదుకి అవ్వదు కూడాను మీరు అడగండి ఒకసారి మన ఈ మన చుట్టుపక్కల కేర్లోకి వెళ్ళి ఒకసారి అడగండి

లేదండి మరి నేను అయితే నాకు ఉజ్జాయింపుగా చెప్తున్నానండి నేను మీకు ఎనిమిది వేలుగా తొమ్మిది వేలు అవుతాయేమో ఉజ్జాయింపుగా అంటున్నాను నాకు తెలిసినంత వరకు వేస్తూనే ఉంటాను కదా ఇంతే అవుతుందండి మరి నేను ఆర్డర్ పెట్టిన తరువాత నీకు చెప్పాలి అది ఆ పార్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అది అది మీకు ఇప్పుడు ఆర్డర్ పెడితే మళ్ళీ ఈ నెల పదిహేనవ తారీకు ఆ ప్రాంతంలో వస్తుందండి అది

పది రోజులు ఇరవై రోజులు టైమ్ పట్టినా పట్టేస్తుందండి పార్టు అంటే అన్నీటితో పాటు రావాలండి ఒకటే పంపరు అది అంటే మేము ఆర్డర్ పెడతాము కదండీ మేము ఆర్డర్స్ పెట్టినప్పుడు మాకు సింగిల్ ఐటమ్స్ కాకుండా ఒక టెన్ ఆర్ ట్వంటీ ఐటమ్స్ ఒకేసారి పెడితే అన్నింటితో పాటు వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి రావండి వైజాగ్ నుంచి రావాలి సరేనండి మీ నెంబర్ అది నాకు ఇచ్చేసి వెళ్ళండి నేను మీరు నాకు చెప్తే నేను ఆర్డరు రాసుకుంటాను ఎందుకంటే ముందే ఆర్డర్ చేసుకుంటే ఆ టైమ్కి వస్తుంది